హలో హలో రమేష్ వాళ్ళ పేరెంటేనా అండి మీరు ఆ మీ అబ్బాయి కొంచెం గ్రేడ్స్ గట్రా తగ్గాయి పరీక్షల్లో పెర్ఫామెన్స్ గట్రా బాగా లేదు అదే క్లాస్ అయిపోయిన తర్వాత ఒక నలభై నిముషాలు మీ అబ్బాయిని ఉంచుతారని

ఊహుం అంటే మీరు కొన్నిరోజులు మరి తప్పదు మరి మీ అబ్బాయిని ఖచ్చితంగా ఉంచాల్సిందే అంటే తరువాత వచ్చే పరీక్షల్లో మీ అబ్బాయి పాస్ అవుతాడని కూడా చెప్పలేం ఆటో గురించి ఆలోచిస్తే మరి మీ అబ్బాయి భవిష్యత్తు రేపు పొద్దున్న బాగుండాలంటే చదువుకోవాలి కదండి

ఊహుం చుడండి పోని ఆ లేద లేదండి అసలు ఆ క్లాస్లో పర్ఫామెన్స్ అసలు మీ అబ్బాయిది సరిగ్గా లేదు ఎగ్జామ్ పరీక్షల్లో కూడా పాస్ మార్క్ అంటే పాస్ మార్క్ తప్పా అదైనా మేము వేసిన మార్కులు తప్పా మీ అబ్బాయి పాస్ మార్క్ కూడా అసలైన పరీక్షలో పెద్ద పరీక్షలు మీ అబ్బాయికి పాస్ అవుతాడని నమ్మకం లేదండి మాస్టర్గారేమో మీ అబ్బాయి పర్ఫామెన్స్ గట్రా బాగాలేదని చెప్పి మీ అబ్బాయిని కొంచెం శ్రద్ధగా చూడమని చెప్పారు మీరేమో ఆటో అంటున్నారు ఊమ్ ఉంచండి ఒక నలభై నిముషాలు ఉంచితే మీ అబ్బాయిని మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టడానికి కూడా కారణం అంటే ఇప్పుడు మేం మేము క్లాసులు చెప్తే మాకు బాగా తెలుస్తుంది కదా మీ అబ్బాయి దేంట్లో బాగా చదువుతున్నాడో ఏవి సరిగ్గా చదవట్లేదో అని అవి ఏదైతే ఎక్కడ అయితే సరిగ్గా చదవట్లేదో అవి చూసి అవి మేం చూసుకుంటాం ఒక నలభై నిముషాలు మీరు క్లాస్ అయిన తరువాత అబ్బాయిని ఉంచి ఉంచండి ఒక టూ మంత్ రెండు నెలలు ఉంచారనుకోండి సరిపోతుంది మీకు పెద్ద పరీక్షలు వచ్చేటప్పడికి మీ అబ్బాయి కొంచెం అభివృద్ధి అవుతుంది సరేనండి ఉంటాను